మా గుంటూరు జిల్లాలో అన్నీ మతాల వారు కులాల వారు కలిసే ఉంటాం అందరూ కలిసే పండుగలు జరుపుకుంటూ ఉంటాం ఇందులో ముఖ్యంగా హిందువులు దసరా దీపావళి సంక్రాంతి అనేది చాలా బాగా జరుపుకుంటారు క్రిస్టియన్స్ ఏమో జనవరి ఫస్టు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే క్రిస్మస్ యేసు పుట్టిన రోజును బాగా జరుపుకుంటారు ముస్లింలైతే రంజాన్ ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు మా యొక్క జిల్లాకి వచ్చినటువంటి విదే విదేశీయుడికి మేము మా సాంప్రదాయాలను

చేసుకునేటటువంటి సంక్రాంతి పండుగ రోజున రకరకాలు పిండివంటలు వండుకొని వాళ్ళకి కూడా అవి రుచి చూపిస్తూ వీ వీటి యొక్క గొప్పతనం ఏమిటో చెప్తాం అలాగే ఇక్కడ పండుగలు అనేవి ఎలా జరుపుకుంటారో వాళ్లకి మొత్తం ఊరంతా తిప్పుతూ అంటే పల్లెటూరులో ఒకలాగా పట్టణాలలో ఒకలాగా ఈ పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటారు అలాగే క్రిస్మస్సు కూడా ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు ప్రతీ ఒక్కరు ఇళ్లలో స్టార్స్ అనేవి పెట్టుకొని చాలా బాగా జరుపుకుంటారు ముస్లింలు ఇలాగా రంజాన్ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఫెస్టివల్కి బిర్యానీ అది వండుకొని అందరికి పంచి పెడుతూ ఉంటారు నేను గమనించింది ఏంటంటే మా మేము గుంటూరు జిల్లాలో ఉద్యోగ నిమిత్తం వచ్చినప్పుడు మాతో పాటు ఇద్దరు కర్ణాటకా ప్రాంతం నుంచి కూడా వచ్చారు వారు ఎలా అంటే వారికి ఇక్కడ కల్చర్ అనేది తెలీదు వాళ్ళు కనడా మాట్లాడుతూ ఉంటారు మేము ఇక్కడ వాళ్లకి మా పండుగలు ఇంకా మేము మా ఊళ్ళో ఇస్కాన్ టెంపుల్ అవన్నీ చూపించి వాళ్లకి మా సాంప్రదాయాలు అన్నీ తెలియజేసాం వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే ఇక్కడ జైనులు సిక్కులు అందరూ కూడా కలిసే ఉంటాం ముఖ్యంగా చౌదరీస్ అనేవాళ్ళు ఇక్కడ మా ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు అలాగే హిందువులు కూడా ఎక్కువగా ఉంటారు ఇక్కడ దాదాపుగా అందరూ తెలుగే మాట్లాడుతారు క్రిస్టియన్స్ అయినా హిందువులైన ముస్లిమ్స్ అయినా జైనులైనా ఎవ్వరైనా కూడా ముఖ్యంగా మాట్లాడేది తెలుగే ఇక్కడ మిర్చి ఫెస్టివల్ అనేది కూడా చాలా ఫేమస్గా జరుగుతుంది జగన్నాధ్ రధ యాత్ర అనేది కూడా చాలా బాగా జరుగుతుంది దీని గురించి మేము విదేశీయులకు మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పడమే కాకుండా వారిని ఈ యొక్క జిల్లాకు ఆహ్వానించి వారికి ఇక్కడివన్నీ కూడా చెప్పి వీటి విశిష్టతలు కూడా వివరించి వారిని ఆనంద ఉత్సాహాలతో పంపుతాము